ఓకేనమ్మ నెంబరు గుర్తుపట్టలేదు నేను పొద్దుననగా చేశాను కదా అమ్మ నేను చీరాల చీరాల తెలుసు కదమ్మ మీ ఊరే మీ ఊరు పక్కన బాపట్ల పక్కన ఉంటుంది అమ్మ నేను అక్కడికి వెళ్లాలి నాకు బైక్ ఒకటి రెంటుకి కావాలమ్మ నాకు మైలేజ్ ఇచ్చే బండి కావాలమ్మా బైక్ టైప్ అమ్మ ఏమి ఉన్నాయి అంటే ఏ మోడల్లు ఉన్నాయి బైక్లో ఓకే మైలేజ్ మైలేజీ పరంగా బుల్లెట్ వద్దులే అమ్మ వద్దోద్దు వద్దోద్దు ఓకే ఓకే అమ్మా అమ్మా ఓ ఫ్యాషన్ వద్దులే కానీ నాకు మళ్ళీ బండి ట్రబుల్ ఇవ్వడాలు అవి ఏమి ఉండవు కదమ్మా ఓకే ఓకే ఓకే అంటే కొన్ని కొన్ని బండ్లు బాగా అంటే కన్సల్టీ ఆఫీసులో చాలామంది చెప్పారు ఏదో సెకండ్ హ్యాండ్ తీసుకొచ్చి పై పై మెరుగులు వేసి ఎక్కడ పడితే అక్కడ ఆగితే కేసు పెడితే అందువల్ల ఇబ్బంది అయితే ఓకేనమ్మ ఓకే ఓకే నానా మైలేజీ ఎంత ఇస్తుంది నానా అది ప్రస్తుతానికి ఎంత ఇస్తుంది ఓకేనమ్మ నాన్న ఇప్పుడు బాపట్ల నుంచి చీరాల ఎన్ని కిలో మీటర్లు ఇరవై ఓకే ఆ చుట్టుపక్కల ప్రదేశాలు ఎలా ఉంటాయి అంటే చూస్తానికి చూస్తానికి బాగుంటుందా అక్కడ అదే ఆహ ఓకేనా నాన్న నేను నేను రేపు మార్నింగ్ వస్తా అమ్మా ఓకే ఓకే అమ్మ ఓకేనమ్మ